నేను ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మా ఇంటిలో ఉన్న కొన్ని వస్తువులతో కొన్ని రకాల వంటలు పిండి వంటలు చేసేదాన్ని వాటిలో నా దగ్గర ఉన్నవి జంతికల గొట్టము ఆ జంతికల గొట్టముతో రెండు మూడు రకాలుగా జంతికలు వేసుకునేదాన్ని మరి అలాగే గవ్వలు చెక్కతో చేసిన గవ్వల ఆకారంలో ఉన్న ఒక వస్తువు నా దగ్గర ఉంది దానితో నేను కొన్ని గవ్వలను వేసుకునేదాన్ని మరి అలాగే మైదా వరిపిండి ఉపయోగించి నేను కొన్ని గులాబీ గుత్తు నా దగ్గర ఉంటే దానితో కొన్ని గులాబీ పువ్వులు చేసుకునేదాన్ని పండుగలో ప్రత్యేకంగా మరి కొన్ని సున్నుండలు అలాంటివి కొన్ని నా దగ్గర లేని వస్తువులతో పావుకుండలని చేసి పెట్టుకునేదాన్ని ఇంటిలో మరి అలాగే అరిసెలు అరిసెలు తయారు చేయడానికి నా దగ్గర ఒక చెక్కతో కూడిన ఒక పెద్ద కర్ర మరి అలాగే అరిసెలు నూనె పీల్చకుండా పీల్చుకున్నప్పుడు ఒత్తుకోవడానికి ఒకటి ఏంటంటే అరిసెలు ఒత్తుకునే చెక్కతో తయారు చేసుకునేవి కొన్ని వస్తువులు నా దగ్గర ఉండేవి వాటితోనే నేను తయారు చూసుకునేదాన్ని